గుడ్ మార్నింగ్ మ్యామ్ వెల్కమ్ టూ మై స్టోర్ నేను మీకు ఏ విధంగా సహాయపడగలను ఓకే మ్యామ్ మీ రేంజ్ ఎంతో చెప్పగలరా ఓకే మ్యామ్ ఇప్పుడు లేటెస్ట్ మోడల్లో వన్ ప్లస్ అండ్ ఐఫోన్ అండ్ ఒ ఒప్పో ఫోన్స్ చాలా బాగున్నాయి మ్యామ్ యా షూర్ మ్యామ్ దీనికి హై జిబి ర్యామ్ ఉంది మ్యామ్ అండ్ మెదర్ల్యాండ్ ఇట్స్ వర్క్ ఫార్టీ ఛార్జింగ్ యా మ్యామ్ దీనికి వన్ ట్వంటీ బీస్ రేంజ్ ఉంటుంది దీనికి మ్ మదర్ల్యాండ్ ఉంది అండ్ హై ఛార్జింగ్ స్పీడ్ ఉంది అవును మ్యామ్ ఓకే మ్యామ్ త్యాంక్ యూ సెవెంటీ ఫైవ్ తౌజండ్ వన్ హండ్రెడ్ మ్యామ్ యా మ్యామ్ త్యాంక్ యూ మ్యామ్ హ్యావ్ ఏ గుడ్ డే